మా ప్రాంతంలో డిగ్రీ చదివేవారు ఎక్కువగా ఉన్నారు డిగ్రీ అనేది బీఎస్సీ కంప్యూటర్స్ లేక బీకాం కంప్యూటర్స్ ఇది ఎక్కువగా చదువుతున్నారు కొంతమంది ఇంజినీరింగ్ ఉన్నారు సివిల్ ఇంజనీరింగ్ ఉన్నారు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉన్నారు తర్వాత ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉన్నారు మ్యాథమెటిక్స్ కూడా ఉన్నారు బీకాం బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ చదువుతారు ఈ విధంగా చాలా కోర్సులు చదువుతున్నారు